ఆ చివరి పది కోసం నేను క్లర్కు గా పనిచేశాను అంటే ఇప్పుడు రిటైరు అయిపోయాను కాకపోతే నేను ఇరవై సంవత్సరాలు ఇరవైదు సంవత్సరాలు ఉన్నపుడు క్లర్క్ కాకుండా క్లర్క్ క్లర్క్ కన్నా ముందు నేను ఇంకో జాబు చేశాను కంప్యూటర్ ఆపరేటరు గా అది అయిన తర్వాత క్లర్క్ ఎగ్జాము లో నేను రాసి మంచి మార్క్స్ తో నేను ఆ ఉద్యోగాన్ని సంపాదించాను ఈ క్లర్కు అనేది నేను రెండువేల పదిలోనో ఎపుడో రెండువేల పది ఆ టైము లో నాకు రావడం జరిగింది నేను రెండువేల పది కాదనుకుంటా రెండువేల ఒకటి ఒకటి రెండువేల ఒకటి నుండి నేను ఇది చేయడం జరుగుతుంది నా జీవనోపాధి ఎందుకు ఎంచుకున్నానంటే నేను గవర్నమెంట్ జాబు ఉంటే వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది అలాగే తలనొప్పులు అంటే టెన్షన్స్ అనేవి ఏమి లేకుండా జాబు పోతుంది లేకపోతే ఉంటుంది ఇలాంటివి ఏమి లేకుండా గవర్నమెంట్ జాబు అనేది పర్మినెంట్ కాబట్టి నేను దాన్ని ఎంచుకోవడం జరిగింది నా జీవనోపాధిగా నేను క్లర్కు గానే నా సర్వీస్ అంతా కూడ క్లర్కు గా వర్కు చేశాను